విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరుగా పేరుగాంచారు అతను భారత్ క్రికెట్ జట్టులో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని కలిగి బ్యాటింగ్లో ఎన్నో రికార్డులను సృష్టించాడు అతను రెండు వేల ఎనిమిదిలో అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించి అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు కోహ్లీ కెరియర్లో అనేక విజయాలను సాధించాడు అతను భారత జట్టును రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్ గెలుచుకునేల ఆడాడు అలాగే అతని కెప్టెన్సీలో భారత జట్టు ఒక రోజుల అంతర్జాతీయ ఓ డీ ఐ మరియు టెస్ట్ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచింది బ్యాటింగ్లో అతను అంతర్జాతీయ క్రికెట్లో డెబ్బైకి పైగా శతకాలను సాధించడంతో పాటు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు అతను తన ఫిట్నెస్పై ఎంత్ర దృష్టి పెట్టి యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు విరాట్ కోహ్లీ ఆత్మవిశ్వాసం కష్టపడే తత్వం ఆటపై అంకితభావం అతనిని గొప్ప ఆటగాడిగా మార్చాయి అతను ఆర్ సీ బీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున ఐ పీ ఎల్లో కూడా అద్భుత ప్రదర్శనలను అందిస్తున్నాడు మొత్తం మీద కోహిలీ తన ఆటలో క్రికెట్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ గొప్ప విజయాలను నమోదు చేస్తున్నాడు